పుట్టినప్పటాలించి మనం నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చేలో పైరు చేస్తా ఉన్నాము అన్నీ పండించుకుంటూ ఉన్నాము నూకలు చల్లుకుంటున్నాము అమ్మే దానికి లేకపోతే కూడా ఏదో రెండు గుంటలు అలా నూకలు చల్లుకున్నామంటే ఏదో ఒక అర మూట అయిపోతే కూడా అవి ఆడిచ్చుకొనిచ్చి నూనె బాగా బెల్లమేసి ఆడిచ్చుకొచ్చుకుంటే బాగా తేరిందంటే తెల్లగా వస్తుందా నూనె ఆ నూనె పెట్టుకొనేది అప్పుడు తలస్నానం చేసేటప్పుడు కానీ ఒళ్ళుకి కానీ రుద్దుకొనేటప్పుడు కానీ పిలకాయలకి అందరికి కూడా ఆ నువ్వుల నూనె రుద్దుకోని పెట్టుకుంటా ఉన్నేము తల స్నానం చేసేటప్పుడు ఆ నువ్వుల నూనె పెట్టుకొని చేసుకుంటా ఉన్నాము అన్నీ చేస్తావున్నాము అప్పుడు ఇప్పుడా నువ్వుల నూనె పైరు చేసేదిలే నువ్వులు పండిచ్చేదిలే అంగట్లో తెచ్చిన నూనె సరిగ్గా ఉండేదిలే అది అంత ఫ్రెష్గా ఉండేది లేదు కల్తీ నూనంట అది బాగుండేదిలే ఆ దీపానికి తెచ్చుకొనే ఆ నూనె దీపం కూడా పెట్టుకుంటున్నేము ఇప్పుడదంతా కల్తీ అయిపోయి అది దీపం తెచ్చేది పెట్టుకుంటారు అంతే తల వొంటికి గింటికి రుద్దుకొనేదిలే ఇప్పుడంతా టెంకాయ నూనె మన ఏదో మన చెట్లల్లో రాలిన కాయలు ఆడించొచ్చుకొని పప్పు చేసుకోని అయ్యెత్తకపోయి ఎండబెట్టి అయ్యెత్తకపోయి ఆడించొచ్చుకొని అయి రుద్దుకొని ఆ నూనె రుద్దుకొని స్నానం చేసేటప్పుడు కానీ మనం మాములుగా ఒంటికి ఎండప్పుడు ఎండకు రుద్దుకుంటాం తలకి దానిగ్గాని అన్నిటిగ్గాని ఆ నూనె రుద్దుకుంటున్నాము బాగా చల్లంగా ఉండాది తలకాయ కూడా ఎంటుకులు రాలేదిలే ఎంటుకులు కలర్ తిరిగి పోదు నల్లంగా బాగా ఉంటా ఉన్నాయి రాలిపోయినా కూడా మళ్ళా మొలుస్తూ ఉన్నాయి అన్నిటికి బాగున్నది ఇది ఇప్పుడు టెంకాయ నూనె అదే వాడుకుంటున్నాము ఇప్పుడు ఉండేవాళ్ళు మా ఇంట్లో కూడా మా ముసలోళ్ళు మాయమ్మ మా భార్యోళ్ళు అందరూ కూడా ఆ టెంకాయ నూనె వాడుకుంటున్నారు టెంకాయ నూనె రుద్దుకుంటున్నారు బాగా పొడుగు వెంట్రుకులైతే బాగున్నది ఈ టెం